ఫ్యాన్ తీసుకున్నాం కానీ అది సరిగ్గా పనిచేయటం లేదు దానికి ధర మాత్రం చాలా ఎక్కువ పడింది కానీ అది సరిగ్గా పనిచేయటం లేదు ముందే ఇది వేసవికాలం చుట్టాలు ఎంతోమంది వస్తుంటారు కాబట్టి అది ఉండటం మనకి చాలా అవసరం కానీ అది దానివల్ల ఏం ఉపయోగం లేదు అది సరిగ్గా నడవడం లేదు ఇంకా దాన్ని సరిగ్గా ఫిట్ చేయించినా కూడా సరిగ్గా పనిచేయటం లేదు ఇంకా దానికి లోపలేదో కరెక్టుగా లేదు చాలా మమ్ చాలా బాగా అనిపించట్లేదు అదేం అంత బాగోలేదు సో దానివల్ల మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మంచి లేదు అసలు అసలు అది ఎందుకు తీసుకున్నమో కూడా అర్థంకావట్లేదు అసలది దానికి మాకు ధర మాత్రం చాలా ఎక్కువ పడింది కానీ అది మాత్రం సరిగ్గా పనిచేయటం లేదు అది ఇది అనవసరంగా తీసుకున్నాం అని అనిపిస్తుంది అందుకే అది డానివల్ల మనకి మాకు ఏం ఉపయోగం కలగలేదు అది ఎందుకు తీసుకున్నమో కూడా అర్థమవ్వట్లేదు సరిగ్గా తిరగట్లేదు చాలా దుమ్ము పడుతుంది ఊరికే ఎంత దులిపినా కూడా దానికి దుమ్ము పడుతుంది ఇంకా అది సరిగ్గా తిరగట్లేదు సరిగ్గా ఉండట్లేదు పనిచేయడం లేదు అందుకే దానికి ఏం అంత